నమస్తే మేము మా కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్లేసెస్ తిరగాలి అనుకుంటున్నాం అదే విధంగా మంచి హోటల్స్లో స్టే చేయడానికి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు చూడటానికి ఏమైనా ఉంటే చెప్పగలరా

ఓకే అలాగే అండి అలాగే అండి అలాగే అండి

ఇప్పుడు ఎం ఇ ఎంతవరకు మనకి ఎంత వరకు ఖర్చు అవ్వచ్చు అలాగే అలాగే అలాగే అండి పరవాలేదు ఖర్చు విషయం ఏం ప్రాబ్లెమ్ లేదు అండి ఎన్ని రోజులు అయినా పరవాలేదు అండి